నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం అన్ని కాలాల్లో శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తుంది నాకు మంచు అంటే చాలా ఇష్టం అందుకే ఈ చలికాలాన్ని చాలా ఇష్టపడతాను శీతాకాలం రోజుల్లో పగలు సమయం తక్కువ ఉంటుంది అలాగే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది ఇది నవంబర్లో ఆరంభమయ్యి ఫిబ్రవరిలో పూర్తవుతుంది ఈ శీతాకాలంలో జనవరి డిసెంబర్లో చాలా మంచు చల్లదనం అనేది ఎక్కువగా ఉంటుంది స్వెటర్లు జాకెట్లు కోట్ లని శీతాకాలంలో ఎక్కువగా వాడుతారు అలాగే శీతాకాలంలో అనేక రకాల అంటూ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి